హలో రాజు ప్రొవిజన్స్ సా అండి సార్ ఇంటికి కొన్ని సరుకులు కావాలి కొన్ని చెప్తాను నోట్ చేసుకుంటారా ఏమన్న వన్ కేజీ రైస్ రైస్ పౌడర్ డబ్బా పెద్దది పాండ్స్ పౌడర్ ఊర్వశి సోప్సు పర్ఫ్యూమ్స్ ఇంకా ఈ మినపప్పు ఒక కాల్ కేజీ కాల్ కేజీ చాలు సార్ పచ్చి శనగపప్పు ఒక హాఫ్ కిలో

మీ దగ్గర ఇది కందిపప్పు ఉందా కందిపప్పు కూడా ఒక కేజీ ఇవ్వండి ఎంత అవుతుందో కొద్దిగా టోటల్ చేసి చెప్తారా అంతవరకు అంతవరకు ఎంత అవుతుందో చెప్తారా ఆఫర్ అంటే ఏ ఏం వస్తాయి అండి ఆపర్లో ఓకే సార్ అలా అయితే నేను ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తాను మీ దగ్గర ఏముంది సార్ అవైలబులిటీలో నేను గూగుల్ పే చేస్తాను కొద్దిగా డోర్ డెలివరీ చేయగలుతారా ఓకే ఓకే ఓకే అండి నేను గూగుల్ పే చేస్తాను అమౌంట్ ఎంత అండి ఓక్ ఓకే అండి ఓకే అండి ఓకే అండి నేను పంపిస్తాను ఓకే అండి సరే అండి ఓకే ఓకే ఓకే సార్ ఓకే